డ్రాయింగ్ అనేది ఒక కళ డ్రాయింగ్ అనేది పేపర్ మీద లేదా గోడల మీద వేసేది దీనికి కావాల్సిన పరికరాలు పెన్సిల్స్ క్రేయాన్స్ సిరల్స్ అండ్ పెన్నులు పెయింట్స్ బ్రషెస్ మొదలైనవి చాలా క్రాఫ్టికల్గా ఎ వేయాల్సినవి ఈ డ్రాయింగ్స్ డ్రాయింగ్స్లో కార్డుబోర్డు లాంటివి యూజ్ చేస్తాం అండ్ డ్రాయింగ్స్ని ఎలా వేయాలి అంటే చాలా చక్కగా అందంగా వేయాలి అంటే కొన్ని కొన్ని ప్రాముఖ్యమైన రూపాలను నిర్వహించాలి అంటే దృష్టి కోణం ముందుగా ఉండాలి మనం ఆ ఒక డయాగ్రామ్ మీద ఎంత దృష్టి పెడితే ఆ డయాగ్రామ్ లేదా డ్రాయింగ్ మంచిగా వస్తుంది అంటే మనం ఆ వస్తువు యొక్క ప్రణాళికను ముందుగా తీసుకొని ప్రణాళికలను ఎలా గీస్తే ఆ యొక్క కరెక్ట్ అంటే సరైన పిక్చర్ వస్తుందో చూసుకుని గీయాలి డ్రాయింగ్ అనేది చాలా ప్రత్యేకమైన కళ ఇది కళాకారులకు మాత్రమే సాధ్యం ఒక డ్రాయింగ్ పరికరం ఒక చిన్న మొత్తంలో మెటీరియల్ని ఉత్పత్తి ఉత్పత్తి పైకి విడుదల చేస్తుంది ఇది కనిపించే గుర్తులను వదిలేస్తుంది కార్డుబోర్డు వెల్లం కలప ప్లాస్టిక్ తోలు వంటి వాటితో కూడా డ్రాయింగ్ చేయగలుగుతాం డ్రాయింగ్కు అత్యంత సాధారణ మద్దతు కాగితం ఇది కాగితం తేలికగా ఉండి డ్రాయింగ్ని మంచిగా కనిపించేలాగా చూస్తుంది డ్రాయింగ్ అనేది ప్రజా వ్యవీకరణ ఒక పద్ధతి మరియు ప్రాథమిక సాధన ఆలోచనలను కమ్యూనికేషన్స్ని మొత్తం ఒక బొమ్మ ద్వారా చూపించడాన్ని ఈ డ్రాయింగ్ అంటారు ఇది సరళమైన మరియు అత్యంత స సమర్థవంతమైన మార్గాలలో ఒకటి డ్రాయింగ్ సాధారణంగా అందరికి రాదు చాలా కళాకారులకు కళా నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యం దీన్ని మరింత కళావృత్తంగా చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఏంటంటే ముందుగా పేపర్ మీద లైట్గా పెన్సిల్తో గీసిన తర్వాత దాన్ని అవుట్లైన్స్ గీసిన తర్వాత దాన్ని రబ్ చేసి అదే తొలగించి మరియు వాటిపై స్కెచ్లు లేదా క్రేయాన్స్ని యూజ్ చేసి బొమ్మను అందంగా గీయాలి ఈ డ్రాయింగ్కి కావాల్సిన ఫస్ట్ మద్దతు ఈ చిట్కాలు ఏంటంటే సున్నాలు చుట్టడం సున్నాలు చుట్టి బొమ్మ యొక్క తలను గీయాలి అలాగే స్కేల్ని ఉపయోగించి చేతులను కాళ్ళను ఇంటి నమూనాలను గీయడంలో ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే బొగ్గు మనం పాతకాలంలో బొగ్గుతో మాత్రమే డయాగ్రామ్స్ వేసే వాళ్ళం పేపర్ విధాన పరిమాణాలు ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చాయి కానీ ఈ డ్రాయింగ్లో చాలా రకాల పెన్నులు పేపర్లు స్కెచ్లు అంటు చాలా వరకు లిక్విడ్స్తో తయారైన కలర్లు కూడా వచ్చి ఈ డయాగ్రామ్ డ్రాయింగ్ అనే దాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకు వెళ్ళాయి సాంకేతికత విధానంలో దాదాపు అందరు డిప్లమ్యాటిక్గా ఆలోచించి డ్రాయింగ్స్ని వేస్తున్నారు చిత్రంపై ఇప్పుడు ఎక్కడ చూసిన చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఈ చిత్రాలను డ్రా చేసి పోస్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది ఫోటోలు వీడియోల కన్నా ఈ చిత్రాలకు ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు కళాకారుడు మిమ్మల్ని బాగా గీయడం వల్ల తన యొక్క గుర్తింపు పెరుగుతుంది రూపం మరియు నిష్టిత అంటే డ్రాయింగ్ ఎలా చేయాలి ఏ సెక్షన్లో చేస్తే ఎలా మారుతుంది ఎలా అనేది ఈ రూపం రూపాన్ని చూసుకుని అంటే ఒక వ్యక్తిని చూసి డ్రాయింగ్ని గీయడం జరుగుతుంది ఇలాంటివి స్కేల్ని కొన్ని పరికరాలను ఉపయోగించి మనిషి యొక్క బొమ్మను గీయగలుగుతారు అలాగే దృష్టి కోణం ఎలా ఉండాలంటే దీనికి చాలా అనేక రకాల దృష్టి కోణాలు ఉండాలి ఎలా అంటే ఒక దృష్టి నుంచి చూస్తే ఒక బొమ్మ ఒక విధంగా కనిపిస్తుంది ఇంకొక దృష్టి నుంచి చూస్తే ఇంకో విధంగా కనిపిస్తుంది ఇలా కనిపించడాన్ని దూర దృష్టి దగ్గర దృష్టిలో చూసి బొమ్మలను గీస్తారు డ్రాయింగ్కి కావాల్సిన చిట్కాలు ఏంటంటే ముందుగా మనం దా దృష్టి కోణం చూసుకోవాలి అలాగే దాని యొక్క పరిమాణం పరిమాణాన్ని బట్టి మనం తక్కువ పరిమాణం తీసుకుని ఆ డ్రాయింగ్ వేయాలి ప్రక్రియ అనేది చాలా సులువుగా ఉంటుంది వ్యక్తుల దృశ్య పరంగా ఖచ్చితంగా డ్రాయింగ్స్ని రూపొందించే వారి సామర్థ్యంలో తేడాలను ప్రదర్శిస్తారు దృశ్య పరంగా ఖచ్చితమైన డ్రాయింగ్ ఒక నిర్దిష్ట సమయంలో మరియు నిర్దిష్ట స్థలంలో ఒక నిర్దిష్ట వస్తువుగా గుర్తించబడుతుంది ప్రతి నిత్యం వ్యవహరించే వస్తువులు కనిపించలేని లేదా దృశ్య వివరాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది మనం ఊహించుకుని డ్రాయింగ్ వేయడం వల్ల చాలా వరకు మన ఊహా శక్తి పెరుగుతుంది ఇది నాకు తెలిసిన మూలం